అన్నారం అన్నారం మా దగ్గర ఇప్పుడు మా భూపాలపల్లి జిల్లాల అన్నారంలో ఒక్క సరస్వతి బ్యారేజ్ ఉంటుంది ఆల్మోస్టు తెలినోడు తెలంగాణా రాష్ట్రంలో ఉండనే ఉండడు ఎందుకంటే రెండు ఫేమస్ బ్యారేజ్లల్లలో ఒకటి మేడిగడ్డ ఇంకోకటి అన్నారం ఈ రెండు తెలినోడు ఎవ్వడుండడు ఈరెండు తెలినోడు ఎవ్వడూ ఉండకుండే ఇప్పడు మా అంటే మా వాళ్ళది ఎట్టుంటాదంటే కథా ఇప్పడు వర్షాలు స్టార్ట్ అయినయనుకో సీదా అంటే అటు ఆ దరిదాపుల్లో ఉన్న ఒక ఐదు రెండు మూడు కిలోమీటర్ల దాక కూడా వర్షం నీళ్ళు వస్తాయంటే జనరల్గా నిండుతాయి బాగా ముసురు పెడుతాయి ఈ ఈనిండుడే ఒక ఎత్తయితే బ్యారేజ్ నిండినాక మనోళ్ళు ఏం చేస్తారు అన్నీ గేట్లు ఎత్తుతారు మొత్తం అరవై నాలుగో అరవై ఎనిమిదో గేట్లుంటాయి డెబ్బై ఐదు దాకా ఉంటయి ఇక మనోల్లేమో సాపలకు పోతారు అక్కడనే నూట రూపాయాలకు కిలో సాపలు ఇయన్నీ అవుతాయి మనోళ్ళేం చేస్తారు అన్నీ గేట్లు లేపేవరకు ఆ కొంచెం బ్యారేజ్ దాటచ్చే నిళ్ళేమవుతుంది మొత్తం పొలాలని దాటి ఇండ్లకొస్తాయి డైరెక్ట్ ఇళ్ళళ్ళోకి వచ్చిన మళ్ళీ మనోల్లేం చేస్తారు అక్కడికి వెళ్ళి స్కిప్ కొడతారు కొట్టిన తర్వాత ఏంది ఇప్పుడు ఈ అంత మొత్తం మునిగిపోతాయి మునిగిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికెళ్ళి వేరే కాడికి పోతారు అప్పడి దాకా నార్మల్గా ఉండే ఆ ప్లేసు అది డైరెక్ట్ పర్యాటక ప్లేస్ తీరు అవుతుంది ఒకొక్కదు వచ్చి దాంట్లో సెల్ఫీలు దానిక వీడియోలు తీసుడు వెరైటీ వెరైటీగ ఇంక న్యూస్ పేపర్ వాళ్ళొచ్చి దాన్ని రికార్డ్ చేసుడు ఇంకో జోక్ ఏంటంటే ఇవే ట్విస్ట్ రా అయ్యా అనుకునే టైంలో అక్కడ రాజకియాలలో లొల్లి అవుతుంది ఇది అసలు ట్విస్టు అక్కడ ఎలా అవుతుంది అంటే ఇప్పడు జనరల్గా ఒక పార్టీ గెలిచిందనుకో ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి చూసింరనుకో వాళ్ళేమంటారంటే మరి గిన్ని నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయిగా ఏం చేస్తున్నాడు మీ ఏమ్ఎల్ఏ అది ఇది అని ఇప్పడు ఏదన్నుంటే ఎత్తి పొడుసుడేగా అపోజిషన్ అంటే సో వాళ్ళు అలా స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేసినాక ఏమవుతుంది మొన్ననే మేము రీసెంట్గా అంటే మా కాడా గట్టి వర్షాల వర్షాలొచ్చిన్నాయి కొంచెం నిండిదైతే మొన్న అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు లేవు కానీ ఏమైంది స్టార్ట్ అయ్యింది వర్షాకాలం ఇక గట్టిగా వస్తున్నాయి వర్షాలు గట్టిగా వస్తే ఏమయ్యింది ఉం ఈ గేట్లన్నీ వదిలారు వదిలిన మళ్ళీ అక్కడి దాకా వచ్చాకా అప్పుడు అప్పుడు బీఆర్ఎస్లో ఉండనుకుంటాను ఉన్నమల అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అక్కడ జాయిన్ అక్కడికి వచ్చి చూసి మరేం చేస్తాండు గిట్ల ఏంఎల్ఏ అది ఇది అని వీలు వేసారు డైరెక్టు అక్కడ ఇంకా కోట్లాటలయితున్నాయి ఇంకా మాకు వాళ్ళు కొట్లాడుకోని వాళ్ళు చావని కానీ మాకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యం ఇంకా వాళ్ళేమో కొట్లాడుకోని చస్తాంటే ఆ ఊరోళ్ళేమో ఊరే దాటరని ఒకరంటారు వీళ్ళేమో మీరేం చెప్తున్నాడు మీ ఎంఎల్ఏ అని ఒకడంటున్నాడు మీడియోల్లకని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మంచిగా వాళ్ళకి న్యూస్ ఇచ్చుడు అదీ అది వాళ్ళేమో అన్నీ క్యాప్చ్యూర్ చేసుకుం వీళ్ళేమో స్న్యాపులు పెట్టుడు ఇంకా మాకంతకుమించి మాకేముంటుంది నేను స్న్యాపులు పెట్టుడు ఆ స్న్యాపూలు పెట్టిన తరువాత ఏమైంది కొట్రాటలయినయి అదయ్యింది ఇదయ్యింది ఆ కానీ అక్కడదాక వచ్చినాకా వాటరు మ్యాగ్జిమమ్ వన్ వీక్ కంటే ఎక్కువ పడుతుంది వన్ వీక్ అంటే టెన్ డేసు టువల్వ్ డేస్ ఎండ కొడితే ఆ వాటర్ అన్నీ రిటర్న్ అయ్యే అంత అంటే ఆ రేంజ్కి వస్తాయి వాటరు సో అటు పొలాలు పత్తులు కందులు మిరపలు ఎవ్వరెవ్వరు ఏమి వేస్తారో అయ్యన్నీ గంగలో కలిసినట్టే ఎందుకంటే అల్మోస్ట్ గంగే ముంచుతుంది కదా సో అది ముచ్చట